చెప్పండి అవును ఫ్రూట్ షాపే సార్ ఇది అవునవును గుర్తుపట్టాను చెప్పండి సార్ ఏమి కావాలి వాటర్మిలన్ మస్క్మిలన్ గ్రేప్స్ పైనాపిల్ మ్యాంగ్ పపయా ఉంది పోమోగ్రానేట్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూటు ఈచ్ ఫార్టీ రూపీస్ గ్రేప్స్ కేజీ అయితే ఎయిటీ రూపీస్

ఆరెంజ్ కూడా ఉంది మ్యాంగో వన్ పీస్ టెన్ రూపీసు ఆపిల్ ఆపిల్ హండ్రెడ్కి ఫైవ్ వస్తాయి ట్వంటీ రూపీస్ ఒకటి

అన్నీ ఫ్రెష్గా ఉంటాయి మీకు ఏమి కావాలి ఇంకా వాటర్మిలనా అది కేజీ హండ్రెడ్ అది అంటే ఇప్పుడు సీజన్ సీజన్ కదా శివరాత్రి ఈరోజు అందుకని

మస్క్మిలన్ ఫిఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ లాగా అయితే

ఓకే